నేను మర్చిపోలేని రోజు నా పుట్టినరోజున ఇతవై ఇరవై ఒకటొవ సంవత్సరంలో నా పుట్టినరోజు సందర్భంగా నేను మా తమ్ముడు మా అన్న మా చెల్లి మా అక్క మా బావతో మా ఊరి పక్కన్నే అందరికీ అందరికీ ఎక్కువ ఇష్టపడే స్థలమంట నేను పోవడం మొదటిసారి చాలా బాగనిపించింది పచ్చటి పొలాలు ఊరి చుట్టూ పెద్ద చెరువులు అక్కడ చెరువు పక్కన్నే పెద్ద గుడుంది ఆ గుడికి ప్రతీసారి ప్రతి దశరాకీ పెద్దపెద్ద జాతర్లతో అందరూ కుటుంబ సభ్యులతో కలిసి వస్తారు గుడి చుట్టూ సంబరంతో ఉంది అక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయి చేపలు వండుతారు మనకు కూర కావాలన్నా కూరొండుతారు పచ్చడి కావాలన్నా పచ్చడి వేసిస్తారు మేమైతే ఐదు కేజీల చేపలు తీసుకొని మూడు కేజీల చేపలని పచ్చడిలా పెట్టించాము రెండు కేజీల చేపలని కూరలా చేయమని చెప్పాము కూర అయ్యేలోపు పక్కనే పచ్చటి వరి పొలంలో బోరూ కూడా ఉంది దానికి దాంట్లోకి వెళ్ళి ఎగిరి గంతులు వేస్తూ ఆడుతూ పక్కన్నే మామిడి చెట్టు వాటి కాయలు తింటూ ఆడుకుంటూ ఉన్నాము తిన్న తర్వాత అన్నీ తీసుకొని కొంచెం దూరంలో చెరువు పక్కకి వెళ్ళి చెరువు పక్కన కూర్చొని మొదటిగా కేకు కట్ చేసాము ఆ తర్వాత కూర్చోని చేపలతో జొన్న రొట్టెలు చేయించి జొన్న రొట్టెలతో చేపలని తినేసి మామిడి రసం తాగి ఆ రోజంతా ఫోటోలతో సంతోషంగా చెరువులతో చెరువులో దూకి ఈత కొడుతూ సంతోషంగా గడిపి ఆ రోజంతా మర్చిపోలేని రోజులా గుర్తుండిపోయింది నాకు